నాకు బాగా ఇష్టమైన పక్షి వచ్చేసి చిలుక ఎందుకంటే దాన్ని నేను చాలా ఇష్టంగా చూస్తూ ఉంటాను ఎందుకంటే దాన్ని కలరు దాని ముక్కు కలర్ రెడ్గానూ రెడ్గానూ నాకు చాలా ఇష్టము అది గూడు కట్టుకోవడం నేను ఎప్పుడూ చూడలేదు కానీ అది ఏంటంటే దానివల్ల మనకి ఒక లాభం ఉంది అది తిన్న పండు మనం ఏదైనా తింటే అది చాలా తియ్యగా మారుతుంది అనేసి దానిలో ఉండే ఆ క్వాలిటీ నాకు బాగా నచ్చుతుంది అన్నమాట ఇక ఇప్పుడు రా ఒకసారి ఒక రామచిలక చనిపోయేంత నేను ఎక్కడైనా చూసాను అంటే చాలు నేను పదే పదే పదే పదే అక్కడికి వెళ్ళి చూస్తూ ఉండడం అలా చూస్తూ ఉంటాను ఇంకా గూడు కట్టుకోవడం విషయానికి వస్తే కాకి కాకి అయితే గూడు కట్టుకోవడం పావురాలు ఇవన్నీ గూడు కట్టుకోవడం చూస్తాను మా ఇంటి దగ్గరే చెట్ల మీద ఆ ఇంటి దగ్గర కిటికీలు పైన ఉన్న కిటికీలు అట్లా గూడు కట్టుకుంటూ ఉంటాయి వలస వెళ్ళే పక్షులను అయితే నేను ఎప్పుడూ చూడలేదు ఈ ఇదే నాకు ఇష్టమైన పక్షి వచ్చేసి రామచిలుక గూడు కట్టుకోవడం చూసింది మాత్రం ఈ కాకి అను పావురం అన్నామాట ఈ రెండు అయితే మాత్రం నేను చూసాను అవి గుడ్లు పెట్టి గుడ్లు పెట్టిన ఫస్టు ఒక్కొక్క పుల్ల ఒక్కొక్క పుల్ల అలా ఒక్కొక్కటి తెచ్చి దాని అలా ఒక్కొక్కటి అలా పేరుస్తూ వచ్చి వాటి మీద కూర్చొని గుడ్లు పెడుతుంటే కాకి చూసినట్లు అయితే ఆ పుల్లలన్నీ తీసుకొచ్చి అక్కడ కొంచెం అక్కడ కొంచెం గడ్డి తీసుకొని వచ్చి దాన్ని గూడుని రౌండ్గా చేసుకుంటుంది రౌండుగా చేసుకుని దూది లాంటి దాన్ని తీసుకొని వచ్చి ఎదలా మెత్తగా పరుచుకుంటుంది అన్నమాట నిజంగా దేవుడు వాటికి ఎంత మంచి తెలివిని ఇచ్చాడు అంటే వాటికి ఏం తెలుసు అసలు లోకం ఎలా కనిపిస్తుంది కలర్స్గా కనిపిస్తుందో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ చిన్న చిన్న పుల్లలు ఏరుకొని వచ్చి చక్కగా అది గూడు కట్టుకోవడం అనేది చాలా మంచి విషయం